వెయ్యిన్ని నూట ముప్పై నాలుగు పది వేల మూడు వందల నలభై నాలుగు ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై మూడు ముప్పై అయిదు వేల అయిదు వందల అరవై ఏడు నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై రెండు